తెలంగాణలో ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి ఏవైనా విధానాలు ఆరోగ్యానికి కావాల్సిన ఆహారం ఆరోగ్యానికి కావాల్సిన వై ద్యం ఆరోగ్య ఆరోగ్యానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చెయ్ చేస్తే తెలంగాణ చాలా ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా ముస్ ముసలి వాళ్ళకి ఫ్రీగా హెల్త్ చెకప్లు లేదా లిమ్ ఒక లిమిటెడ్ మనీ తోటి హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళకి ఆరోగ్యం అనే స్థితిని మంచి చేయించుకోవడానికి సదుపాయం చేయవ చే చేస్తే ఆరోగ్యం ఇంకా బలపడుతుంది ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య ఆరోగ్య సంఖ్యల తోటి సేవలు చెయ్యాలి ప్రతి ఒక్కరు ఇన్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెకప్లు చేసి ఆరోగ్యానికి కావాల్సిన ఆహారం వై మందులు అన్నీ చెప్పి వాళ్ళని ప్రతీ నెల ఆరోగ్యం ఆరోగ్య చెకప్స్కి వెళ్ళాలని చెప్పాలి ఆరోగ్యం ఎంత బాగా చూసుకుంటే భారతదేశం అంత బాగా బలపడుతుంది ప్రతి ఇంటి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఎవ్వరికి ఏమైనా సరే ప్రభుత్వం చాలా బలంగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను జాత్ ఆరోగ్యం సంఖ్యలు సేవ సేవలు కూడా చేయాలి ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళకి ఏమన్నా బై బయట వాళ్ళకి బిచ్చగాళ్ళకి ఎవ్వరికైనా సరే ఆరోగ్యం లేకపోయినా ఆస్పత్రి హాస్పటల్లా వాల్ హాస్పటల్కి వెళ్ళి ఆరోగ్యం చెకప్లు చేసుకుని సేవ సేవలు చెయ్యాలని కోరుకుంటున్నా సేవలు అనే సేవలు అనేవ లిమిటెడ్ మనీ తోటి చేస్తే ప్రతీ ఒకరికి ఉపయోగపడుతుంది ఉన్ లేనివాళ్ళకి ఉన్నవాళ్ళు ఎలాగో చేసుకుంటారు కానీ లేనివాళ్ళకు చే చెయ్యలేకపోతం కానీ లేనివాళ్ళకి లిమిటెడ్ మనీ తోటి చే ప్రభుత్వం చేస్తే ఆరోగ్యం అనేది బలపడుతుంది ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి ఆహారం ఉంటే బలంగా ఉంటారు ఎంత ఎంత బలమైన ఆహరం తిన్నా ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా బలపడుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి సేవలు చెయ్యాలి ఎవ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు లేని వాళ్ళకి సేవ చేసేటట్టు చూసుకోవాలి ప్రతి నెల నెల కాకపోయినా రెండు నెలలకన్నా మూడు నెలలకన్నా ఆరోగ్యం చెకప్లు చేసుకుంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో ఎంత ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంత బలంగా ఉంటుంది ముసలి వాళ్ళకి బయట ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యం చెకప్లు చేసుకోవాలి వాళ్ళ దగరికి కూడా వెళ్ళి డాక్టర్స్ నర్స్ వాళ్ళందరూ బాగా చూసుకుని చెకప్లు చేసి టెస్టులు చేసి ఆరోగ్య స్థితిని చెప్పాలి